ఏడు వందల తొంభై ఎనిమిది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పదివేల నూట ఒకటి ఇరవై ఐదు వేలు పన్నెండు లక్షల పంతొమ్మిది రూపాయలు